ఆంటీ శ్రావణీని ఇలా మన ఏరియాలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అసలు నాయిస్ ఎక్కువుంది మీకెలా అనిపిస్తుంది వెళ్ళి మనమేమైనా కంప్లెయింట్ చేద్దామనుకుంటున్నాము ఏమంటారు అదే సంవత్సరం నుంచి కడుతున్నారు ఇలా త్రీ ఫ్లోర్స్ అని చెప్పి ఇప్పుడేమో ఫైవ్ ఫ్లోర్స్ లేపున్నారు ఒకసారి మనమెళ్ళి కంప్లెయింట్ ఇద్దాము అని సరే అండీ వెళ్ళేసొద్దాము ఒకసారి అదే ఒకసారి కాలనీ ప్రెసిడెంట్కి అలా కంప్లెయింట్ ఇచ్చామంటే వాళ్ళట్లే నైట్ కూడా వర్క్ చేస్తున్నారు అందుకే డిస్టబెన్స్ ఎక్కువగా ఉంది ఇంట్లో వాళ్ళకి

వట్టి డే టైం అని చెప్పి మనం కూడా గమ్మునున్నాము ఇన్ని రోజులూ ఇప్పుడేమో నైట్ కూడా వర్క్ చేస్తున్నారు ఇలా ఉంటే చాలా డిస్టబెన్స్ ఎక్కువైపోతుంది కదా అలానే అలానే మీ పక్కన ఇండ్లు వాళ్ళనందదరినీ కూడా పిలవండి నేను కూడా పిలుస్తాను అలా ఒక టెన్ మెంబెర్స్ వెళ్ళి కంప్లెయింట్ ఇస్తే ఉంటుంది అందుకే అందుకే అండి అందుకే ఫోన్ చేశాను ఒకసారి మీరు కూడా అందరినీ పిలిచారంటే వెళ్ళేసొస్తాము సరే అండి మీరు కూడా ఒకసారి చెప్పండి రేపెళ్దాము అందరికీ చెప్పి ఒక గ్రూప్ అయినా పెట్టుకుని యాడ్ అవుదాము తరువాత వెళ్ళి ఒకేసారి కంప్లెయింట్ ఇచ్చేసి వద్దాము సరే మేడం అయితే